బాగున్నావా అపర్ణ హలో అపర్ణ వినిపిస్తుందా బాగున్నా ఎక్కడ ఉన్నావు అవునా నేను ఇక్కడ సెట్ లేదు ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను హైదరాబాద్లో ఉన్న జాబ్ చేస్తున్న కదా నేను అదే ఇంకా సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి హాస్టల్ క్లోస్ చేస్తా అంటున్నారు అవును మీ ఇల్లు ట్రెడిషనల్గా ఉంటుందిగా కొంచెం యా వచ్చాను అదే ఒకసారి ఫోన్ చేద్దాం నువ్వు ఏమి చేస్తున్నావు అని కాల్ చేశాను నేను అదే రావాలి అనుకుంటున్నాను అందుకే ఒకసారి నిన్ను అడుగుదాం అని ఫోన్ చేశాను నేను

అవునవును అదే రేపు రేపు మార్నింగ్ బయలుదేరుదాం అనుకుంటున్నాను నేను వస్తాడా మీ అన్నయ్య పికప్ చేసుకోవడానికి ఓకే నేను మార్నింగు ట్రైన్ ఎక్కినాక నీకు ఫోన్ చేస్తాను నేను చేస్తాను బా బాయ్ బాయ్